కానీ ప్రతీ రోజంటూ ఒక స్పె స్పెసిఫిక్గా కా క్లాస్లైతే పెట్టరు ఆలాంటివుంటే బాగుంటుంది పెడితే పెట్టి రాష్ట్ర స్థాయిలో కానీ పోటీల్లో పాల్గొంటే జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ప్రతీ విద్యార్థిలో చదువే కాకుండా డ్యాన్సులో డ్యాన్సులల్లో కూడా ప్రతిభ ఉంటుంది కాబట్టి వాళ్ళకంటూ డ్యాన్సు క్లాసులు ప్రతీ రోజూ నిర్వహించడం వల్ల రాబోయే కాలంలో పోటీలో పాల్గొని రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి పోయి మన దేశానికి గర్వకారణంగా ఉంటారని ప్రతిభ కనబరుస్తారని నేను అనుకుంటున్నాను అలాంటి చర్యలు వాళ్ళకు కూడా సపరేట్ క్లాసులంటూ డ్యాన్స్ క్లాసులు పెడితే బాగుంటుంది అనుకుంటున్నా అందువల్ల మెరుగు పరచవచ్చు డ్యాన్సుల వల్ల